నేను నా జీవితంలో నేనైతే చాలా విజయ విజయ అంటే చాలా గోల్స్ పెట్టుకున్నాను విజయం అది కావాలి అది సాధించాలి అంత స్థాయికి రావాలని చాలా విషయాలలో అనుకున్నాను అవన్నీ సాధించి అయితే ఇప్పుడు నేనయితే ఒక మంచి స్థాయిలోనయితే నించుని ఉన్నాను ఫస్ట్ నాకైతే నేను దేనికి విజయం పెట్టుకున్నానంటే పదవ తరగతి చదువుతున్నప్పుడు నాకు పదవ తరగతిలో పదికి పది రావాలని చాలా కష్టపడి చాలా కృషితో చాలా పొద్దున్న రాత్రి నిద్రలేక చాలా కష్టపడి చదువుకొని నేనయితే పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించాను అప్పుడైతే నాకైతే చాలా గర్వవనిపించింది నాకైనా కానీ మా ఇంట్లో ఉన్న మా మమ్మీ మా మమ్మీకి మా డాడీకయితే మా చుట్టు పక్కల ఉన్న ఊరులో ఉన్న వాళ్ళు వచ్చి మా ఇంటికొచ్చి మాకు నాకు సన్మానం చేసి అందరూ వచ్చి కంగ్రాజులేషన్ అయితే చెప్పారు శుభాకాంక్షలు చెప్పి పొయ్యిరు ఆ టైంలో నాకైతే చాలా సంతృప్తి అనిపించింది అప్పుడు అనిపించింది నాకు చాలా గర్వము అయితే అనిపించింది సో ఆ గర్వాన్ని అలానే ఉంచుకుంటూ నేను పై స్థాయి పై చదువులు చదువుకొని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను అలానే డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను ఒక ఎయిటి ఫైవ్ పర్సెంట్తో నైతే నా డిగ్రీ పరీక్షలు అయితే పూర్తి చేసుకున్నాను పూర్తి చేసుకున్న తర్వాత ప్రసెంటు ఇప్పుడు రీసెంట్గా నాకైతే ఎస్ఐ జాబులయితే పడ్డాయి ఎస్ఐ జాబులు పడడంతో నేనయితే వాటిలో వాటికైతే అప్లై చేసుకున్నాను వాటికి అప్లై చేసుకుని ఒక సంవత్సరం పాటు నేనెలాంటి చదువులు వేరే చదువులపై దృష్టి పెట్టకుండా ఓన్లీ ఎస్ఐ జాబు కొట్టాలని పట్టుదలతోని కష్టపడి చాలా చదువు చాలా చదివాను తెలుసుకున్నాను ఏదీ వదలకుంటా అన్నీ ఒక పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరం నుంచి వెళ్ళి ఇరవై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు జరుగుతున్న పాలిటిక్స్ గురించి చేంజ్ అయిన సీఎంలు పిఎంలు వాళ్ళందరి గురించయితే చాలా తెలుసుకొని చాలా చదివి చాలా జ్ఞాపకాన్ని అయితే పెంచుకొని ఖచ్చితంగా నాకయితే జాబ్ రావాలనయితే ఎగ్జామ్ అయితే పూర్తి చేశాను ఎగ్జాం పూర్తి చేసినంక రిజల్ట్ కూడా వచ్చినాయి ఆ రిజల్స్లో నాకైతే మంచి మెరిట్ ర్యాంక్తో నాకయితే ఎస్ఐ జాబ్ కయితే సెలెక్ట్ అయినాను ఇంకా ఈ సమయంలో నాకు నా అంత సంతోషపడిన వ్యక్తి అయితే ఎవరూ ఉండరు ఇంకా ఇప్పుడైతే మా ఊరిలో ఉన్న కౌన్సిలర్ కానీ మా గ్రామ పంచాయతీ వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ వచ్చి మా ఇంటికొచ్చి నాకైతే సన్మానం చేసి శుభాకాంక్షలయితే చెప్పి వెళ్ళారు సో నా లైఫ్ మొత్తంలో నాకైతే ఈ ఇదనేది మంచి గర్వము అయితే గర్వము గర్వపడే సమయమొచ్చింది ఇది జాబ్ వచ్చినంకనే ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడిన కాబట్టి ఇప్పుడైతే గర్వపడే స్థాయికయితే చేరుకున్నాను సో మీరు కూడా ప్రతి జీవితాలలో కూడా కష్టపడండి కష్టపడితే మీరు కూడా ఒక స్థాయికి వచ్చినాక గర్వపడే గర్వపడే పొజిషన్కి కూడా వెళ్తారు సో మీరు కూడా ఇలానే కష్టపడాలి మీరు కూడా మంచి స్థాయికయితే చేరాలి మంచి స్థాయికయితే పోయినాక మీరు కూడా ఒక పొజిషన్ వెళ్ళినాక మీరు కూడా గర్వపడే సమయం అయితే వస్తుంది ఆ సమయంలో మీరు మీ కుటుంబ వాళ్ళందరూ గర్వపడతారు సో అలానే వెళ్ళిపోవలే నాకైతే నా జీవితంలో నాకు జాబ్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా గర్వంగా ఉండేది గవర్నమెంట్ జాబు మా ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకునే అట్లాంటి జాబు అంత వాల్యు ఉండే జాబు కాబట్టి నాకు చాలా గర్వమైతే అనిపిస్తుంది అనిపించింది